బట్టలు ఉతకడానికి వివిధ పద్ధతులు వాడతాము మేము ఫస్ట్ ఒక బకెట్ లో సర్ఫ్ నానబెట్టి అందులో బట్టలని నానపెడతాము ఒక గంట సేపు బట్టలు నానాక వాటిని చేతితో ఉతికి మళ్ళీ నల్లా నీళ్ళతో లేక బోరు నీళ్ళతో జాడిచ్చి ఈ ఇట్లా ఆరేస్తాము నీళ్ళు వడిచేదాక మళ్ళీ నీళ్ళు వడిచినాక వాటిని గట్టిగా పిండి ఒకవేళ ఎండ ఉంటే బిల్డింగ్ పైన ఆరేస్తాము లేకుంటే చల్లచల్లగా ఉంటే వర్షం పడేటట్లు ఉంటే ఇంటి పక్కన చిన్న చిన్న దండాలు కట్టుకుని వాటికి ఆరేస్తాము గాలికి ఆరుతుంది వాషింగ్ మిషన్ పెద్దపెద్ద ఉన్నవాళ్ళు అయితే వాషింగ్ మిషన్లో కూడా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు ఆరేసుకుంటారు వాషింగ్ మిషిన్లో బట్టలు వేయడం వల్ల వాళ్లు కొన్ని ఛడ్డీ గడెంట్లు అందులో వేసి ఈ వేయడం వల్ల అవే ఉతుకుతుంది ఉతికి మళ్ళీ వాటర్ చేంజ్ చేయడం వల్ల అవే జాడిస్తుంది జాడిచ్చి మరీ ఈ మొత్తం వాటరు పిండి మరి బయటకి ఇస్తుంది మొత్తం ఆరబెట్టి ఆ నీరు వృధాగా పోకుండా మేము మొక్కలకు వాడతాము లేకుంటే ఏదన్నా పాడైన వాటితో స్టోరేజ్ చేయడానికి ఈ యూస్ చేస్తాము అంతే కాకుండా కొందరు చాకలి వాళ్ళని పెట్టుకుంటారు ఆ చాకలి వాళ్ళు ఆ బట్టలు తీసుకుపోయి ఊరి చివర చెరువు దగ్గర అయినా లేకుంటే ధోబిగాడ్ల దగ్గర అయినా తీసుకుపోయి ఈ బట్టలు ఉతికి ఆరేస్తారు ఎందుకంటే అక్కడ చెరువులో ఉన్న నీటిపారుదల నీటి ద్వారా పిండటం వల్ల ఇంట్లో ఉన్న నీరు అనేది వృధా కాకుండా ఉంటుంది కాబట్టి అలా వాళ్ళు ఎండకి అక్కడ బండలపైన బట్టలు ఉతికి ఆరేసి మళ్ళీ ఇస్త్రీ చేసి ఇంటికి తీసుకొచ్చి పెడతారు ఎక్కువ వర్షాకాలంలో అయితే బట్టలు ఆరవు కాబట్టి కొంచెం ఎండిన బట్టలను ఇస్త్రీ చేయడం వల్ల ఇంకా తొందరగా ఆరుతుంది ఆ విధంగా మేము బట్టలు ఉతికి ఆరేసుకుంటాము పరిస్థితి వాతావరణ పరిస్థితిని బట్టి వివిధ రకాలుగా చూసుకుంటాము